అవును నేను ఎత్తులని చూసి చాలా భయపడే దానిని ఎలా అంటే ఎత్తులు ఒక రకమైన భయంకరాన్ని ఇస్తుంది ఎలా అంటే క్రింద పడితే ఏం జరుగుతుంది నా కాళ్ళు జారితే ఏం జరుగుతుంది ఒకరోజు నేను ఇలానే నా దోస్తులతో వెళ్ళాను అన్నమాట కొండలని చూడటానికి కేరళ స్టేట్లో ఎలా అంటే వెళ్ళినప్పుడు ఒకవేళ కాళ్ళు జారితే క్రింద పడితే కొండలను చూస్తే ఒక రకమైన భయం అనేది నాలో పుట్టేది క్రింద చూస్తే గుండె దడ అయ్యేది అమ్మో ఏమైనా జరిగితే నేను క్రింద పడితే ఎలా ఉంటుండే అసలు అలాంటి ఆలోచనలే నాలో వచ్చేటివి అన్నమాట నేను నా దోస్తులు చేతిలో చేయి పట్టుకొని ఉండేవాళ్ళము అలా ఎంతో జాగ్రత్తగా మేము ఎక్కేవాళ్ళము కొండలను అసలు క్రింద చెట్లు అసలు ఎన్నెన్నో ఉంటుండే క్రింద పడితే దెబ్బలు ఏమైనా తాకితే ఎలా ఉంటుంది ప్రాణం పోతుంది అన్న ఒక దడ అనేది ఉంటుండే